మా పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ తీసుకోవాలి అని చెప్పేసి విజయనగరంలోని వచ్చామండి అందుకు ఇక్కడ బ్యాగ్స్ చాలా బాగుంటాయి అని విన్నాము బ్యాగ్స్ వచ్చేసి చాలా బాగున్నాయండి గట్టిగా జిప్స్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుంది అంటే నాసిరకంగా అయితే లేదు చిరిగిపోయే విధంగా లేదు వెంటనే అలాగే లంచ్ బాక్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంది వాటర్ బాటిల్ కూడా సైడ్న బాగా ఇచ్చాడు బాగా ఇచ్చారు అలాగే వర్షాకాలంలో కూడా పిల్లలు స్కూల్కి పట్టుకు వెళ్ళినా సరే అంత వేగంగా తడిచిపోయే విధంగా లేదు లోపల బుక్స్ కూడా అంత వేగంగా తడవవు క్వాలిటీ చాలా బాగుంది అండి ఇందులో పిల్లలకి అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి ఎందుకంటే కార్టూన్స్తో చాలా బాగున్నాయి అండి పిల్లలకి నచ్చే విధంగా ఉన్నాయి బ్యాగ్స్ వచ్చేసి క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఇందులో చాలా క కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుంది జిప్స్ కూడా గట్టిగానే ఉన్నాయి